పిల్లలు డ్రాయింగ్లాగా పెయింటింగ్ చేయడానికి ఎంతో ఇష్టపడతారు ఈ పెయింటింగ్లో డ్రాయింగ్లు మరియు పెయింటింగ్ చేయడంలో పిల్లల వయస్సు చిన్న పిల్లల వయసులో నుంచి ఇది బాగా ఇష్టంగా మారుతుంది ఇప్పుడు ఆ పెయింటింగ్ చేసే వయసు పిల్లలకి ప్రత్యేకంగా వాళ్లకి నర్సరీ ఆ స్కూల్లో క్లాసులో నుంచి వాళ్ళ టీచర్స్ ఈ డ్రాయింగ్ మా లేదా పెయింటింగ్ చేపిస్తూ ఉంటారు వీళ్ళకి ఆ దాంట్లో ఎంత కళ ఉంది ఎంత ప్రతిభ ఉంది దానికి ఆ పెయింటింగ్ ఆ డ్రాయింగ్కి వాళ్ళు ఆ ఆకర్షితులవుతారు దాని మూలంగా వాళ్ళు ఆ పెయింటింగ్ని ఆ డ్రాయింగ్ని కొంత మంది దాన్ని ఫీల్డ్గా కూడా ఎంచుకుంటారు దాని వృత్తిగా ఎంచుకుని దాని మూలంగా కూడా డబ్బులు అర్న్ చేస్తారు డ్రాయింగ్ లేదా పెయింటింగ్కి పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో కళ ప్రతిభ వాళ్ళకి ఎన్నో ఇంకా ఎన్నో కొత్త కొత్త బొమ్మలు వేయాలని కొత్త కొత్త పెయింటింగ్స్ వెయ్యాలని ద వాళ్ళకి ఎంతో అనిపిస్తూ ఉంది ఈ పెయింటింగ్స్ మూలంగా కొన్ని కొంత మంది పిల్లలు ఆర్టిస్ట్గా మారారు ఆర్కిటెక్చర్గా మారుతూ ఉంటారు ఈ పెయింటింగ్స్ అనేటివి పిల్లలకి వాళ్ల చిన్న వయసులో నుంచే వాళ్ళకి ప్రారంభ వాళ్ల స్కూల్లోనుండైన వాళ్ల ఇంట్లో అయినా టీవి చూస్తున్నప్పుడు టీవీలో చిన్న చిన్న బొమ్మలు చూస్తున్నప్పుడు అయిన ఒక టీవీ టీవీ షోస్లో కాని ఎక్కడైనా కాంపిటిషన్లోనైనా ఇట్లాంటివి చూసినప్పుడు వాళ్లకి పాటిస్పేట్ చేయాలని చాలా ఆతృతగా ఉంటుంది ఈ దీని మూలంగా ఏంటంటే ఎంతో మంది పిల్లలు కొన్ని పెద్దపెద్ద కంపెనీలకు మంచిగా వాళ్లకి ద పెయింటింగ్ వేసింది ఎవరు అలా వాళ్ళకి దాంట్లో ఆర్టిస్ట్గా వాళ్లకు తెలుస్తారు అండ్ పెయింటింగ్స్ వేయడం వల్ల పెయింటింగ్ గానీ డ్రాయింగ్ ఎగ్జిబిషన్ గానీ పెట్టి వాళ్ళ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది ఈ పెయింటింగ్ వల్ల ఎంతో ఎంతోమంది పిల్లలు గానీ పెద్దలు గానీ చాలా మంచి మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళున్నారు ఈ పెయింటింగ్ అనేది ఒక ఒక వృత్తి లాగా కూడా మారిపోయింది చిన్నప్పడ్నుంచి వాళ్ళకి పెయింటింగ్ నేర్పించడం వల్ల వాళ్ళకి ఎన్నో రకరకాల కలర్లు గానీ రకరకాల ఆ డ్రాయింగ్ స్కెచ్చింగ్ గానీ వాళ్ళకి రకరకాల స్కిల్స్ అనేటివి వాళ్ళకి తెలుస్తుంది స్కూల్లో ప్రత్యేకంగా ఈ పెయింటింగ్ నేర్పియడానికి డ్రాయింగ్ టీచర్ అనేది పెడతారు ఆ డ్రాయింగ్ టీచర్ పిల్లలకి చాలా మంచి మంచి స్కిల్స్ అనేటివి నేర్పించడం జరుగుతుంది ఇంకా స్కూల్లో కొన్ని కొన్ని సార్లు ఒక నెలకొకసారి గానీ రెండు నెలలకొకసారి గానీ వాళ్ళకి ఒక ఎస్ఐ ప్రోగ్రామ్స్ గానీ డ్రాయింగ్ ప్రోగ్రామ్స్ గానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేసి దాంట్లో పిల్లల స్కిల్స్ అనేటివి వాళ్ళకి చెక్ చేస్తారుగా చేస్తారు దీన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని కూడా అంటారు ఈపీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ ప్రోగ్రాం పెయింటింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు పెయింటింగ్ నై నైపుణ్యమైన ఒక మంచి ఆర్కిటెక్ని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ తృగా వీళ్ళ దాంట్లో పోయిన గెలిచిన పిల్లలకి మంచి భవిష్యత్తు అయ్యేలా చూస్తారు ఈ పెయింటింగ్ మూలంగా ఎంతోమంది మంచి మంచి వృత్తిలో కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కంపెనీస్ గేమ్లు తయారు చేయాలని సరే లేకపోతే పెద్దపెద్ద వీడియో గేమ్స్ అయినా సరే ఆటలు తయారు చేయాలన్నా సరే ఫస్టు ఆ మంచి ఆర్టిస్ట్ని పెయింటింగ్ చేసేవాళ్ళకి మంచి అవకాశాలుంటాయి ఒక గేమ్ తయారు చేయాలంటే ఇట్లాంటి పిల్లలు పెయింటింగ్ వేసేవాళ్ళు మంచి క్యారెక్టర్ని డిజైన్ చేసి చార్ట్ పైన ఆ క్యారెక్టర్ని వాళ్ళు గేమ్లోకి ఇంప్లిమెంట్ చేస్తారు ఈ పెయింటింగ్ మూలంగా ఎంతో మంచి మంచి వృత్తి అనేది మంచిగా మారిపోయింది ఎంతో మంచి మంచి పొజిషన్స్కి కూడా వెళ్తున్నారు స్కూళ్లల్లో రెండు నెళ్ల కొక్కసారో మూడు నెళ్ల కొక్కసారో ఈ పెయింటింగ్కి బయటనుంచి కొంతమంది వచ్చి దాంట్లో పిల్లలని కొంత వాళ్ళ ఓన్ కళ వాళ్ళ కళతో వాళ్ళ పిల్లల్ని కొంత మందిని ఆకర్షితులను చేస్తారు స్కూల్లల్లో కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో చిన్న చిన్న క్లా క్లాసెస్లో వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ ఉన్నప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు వచ్చి పిల్లల ముందు పెయింటింగ్ చేసి వాళ్ళు పిల్లలకి ఆర్షణీతులుగా చేస్తారు ఈ పెయింటింగ్ అనేటిది కొన్ని స్కూల్ల్లో కొన్ని ప్రైమరీ స్కూల్లల్లో ఈ పెయింటింగ్ వేసేటప్పుడు వాళ్ళకు కలర్లు అవన్నీ స్కూలు వాళ్ళే ప్రోపర్గా ప్రొవైడ్ చేస్తారు ఈ పెయింటింగ్ ఇవన్నీ వాళ్ళు వేసేటప్పుడు టీ టీచర్లనేటి వాళ్ళు వారు తప్పుగా వేసినప్పుడు వాళ్ళని కరెక్ట్గా వేసీ వాళ్ళని అప్పుడప్పుడే మంచిగా ప్రోపర్గా తయారు చేస్తారు ఈ పెయింటింగ్ అనేది ఎంతో మందికి చాలా ఇష్టమైన వృత్తి ఈ పెయింటింగ్ని చాలా మంచిగా ఇష్టంగా వేస్తారు కొంతమంది స్కూల్లో ఏస్తూ వేస్తూ ఇంటికొచ్చి కూడా వాళ్ళ మమ్మీ డాడీ ఫోటోస్ కానీ ఇలాంటి వాళ్ల డాగ్ కుక్కపిల్ల ఫోటోస్ కానీ వాళ్ల స్నేహితులవి గానీ వేసీ మంచిగా వాళ్ళు పేరుకు సంపాదిస్తారు పెయింటింగ్ అనేటివి ఎంతో మంచి కళ